ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు చింత చచ్చినా పులుపు చావదు ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చీ తిరువరికి తిరువరికి ఇయ్యదా విశ్వదాభిరామ వినురవేమా పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులారా పుత్రుడిగనికొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ